ఇప్పుడు మా ప్రాంతంలో చూసుకున్నట్టు అయితే మాది బాపట్ల జిల్లా చీరాల ఇక్కడ మూడు మతాలు ఉన్నాయి క్రిస్టియానిటీ హిందూయిజం అండ్ ముస్లిమ్స్ ఇక్కడ ఎక్కువ మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఒక యాభై శాతం ఉన్నారు సెకండ్ చూసుకున్నట్టు అయితే హిందూయిజం ఉంది వాళ్ళు ఒక ముప్పై ఒక పర్సెంట్ ఉన్నారు తర్వాత ముస్లిమ్స్ వాళ్ళు ఒక పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు ఇంకా తర్వాత ఇతర వాళ్ళు అంతా ఒకటి పాయింట్ జీరో ఒకటి పర్సెంట్ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టు అయితే పక్క పక్కన కొన్ని కొన్ని పాలెంలు ఉన్నాయి ఆ పాలెంలలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ కూడా ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఉంది ఒకటి గవినవారి పాలెం ఆ గవినవారిపాలెంలో ఎక్కువ హిందూస్ ఉన్నారు తర్వాత అక్కయ పాలెం అక్కయ పాలెంలో హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ఓడరేవు ఓడరేవులో ఎక్కువ హిందూస్ ఉన్నారు అలాగే మా చీరాలలో చాలా గుళ్ళు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇంకా ముస్లిమ్స్ ప్రార్థించే మసీదులు కూడా ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు నేనే నన్ను చూసుకున్నట్టు అయితే నేను ఒక హిందూ నేను రోజు గుడికిె వెళ్తాను అన్నీ చేస్తాను పూజలు అలాగే క్రిస్టియన్స్ చర్చలకి వెళ్తారు ప్రార్థలు చేసుకుంటారు ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు చూసుకున్నట్టు అయితే ప్రెసెంట్ వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు అలాగే వాళ్ళు వెళ్లి నమాజ్లు చేసుకుంటున్నారు మా చుట్టుపక్కల మొత్తం అలాగే అందరు ప్రార్థనలు చేసుకుంటు ఉంటారు